తెలుగు భారతదేశంలో ఎక్కువగా మాట్లాడే ద్రావిడ భాష ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల రాజ్యభాష థ్రిలింగా పదము నుంచి తెలుగు పదం వెలబడిందని అంటారు తేనవంటిది కనుక తెలుగు ఆనాలని కొందరు అంటారు తేన్ అంటే దక్షణము దక్షణ దిక్కునకు చెందిన తెలుగు భాష అదే తెలుగుగా మారిందని కూడా చెబుతారు క్రీస్తుపూర్వం నాలుగు వందల నాటి శిథిలాలలో తెలుగు భాష ఉండాలని బట్టి ఈ భాష ప్రాచీనత మనకి తెలుస్తుంది ఏమైనా తెలుగు భాష మూలాన్వేషణకు సంతృప్తికరమైన నిర్ణయాత్మకమైన ఆధారాలు లేవు అయినా కూడా క్రీస్తుపూర్వం మొదటి శతాబ్దంలో శాతవాహనలు రాజులు సృష్టించిన గాాదా శతశతి అన్న మహారాష్ట్ర ప్రాకృత పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి కాబట్టి తెలుగు భాష మాట్లాడేవారు శాతవాహన వంశపు రాజుల ఆగమనానికి ముందుగా కృష్ణ గోదావరి నదుల మధ్య పూభాగంలో నివాసము ఉండేవారే ఉంటారని నిర్ణయించవచ్చు తెలుగు భాష మూల పురుసుుడు యానాదులు పునరా పునరాతత్వ పరిశోధనల ప్రకారం తెలుగు భాష ప్రాచీనత రెండు వేల నాలుగు వందల సంవత్సరాల నాటిది